హలో ట్రావెలింగ్ ఏజెన్సీ నా సార్ మాకు ఊటికి మా ఫ్యామిలీ మొత్తం వెళుతున్నాము ఫోర్ డేస్కి అంటే కార్ కార్ బుక్ చేద్దామని అకుంటున్నాము అది ఎంత అవుతుంది నెక్స్టు అక్కడ మనకి రూమ్స్ దొరుకుతాయా లేవా అని అడుగుదామని మేము ఒక ఫోర్ మెంబర్స్ సార్

ఆ ఒక ఫోర్ నుంచి ఫైవ్ డేస్ ఉంటాం ఆ ఊటీ ఎయిట్ థౌసండ్ సార్

అవును లేండి సార్ కానీ మీరు కొంచెం తగ్గిస్తే బాగుంటుంది కదా సార్ డిస్కౌంట్ ఏదైనా ఇస్తే కొద్దిగా బాగుంటుంది ఫోర్ మెంబర్స్తో వెళ్ళాలి అవును లేండి కానీ కొద్దిగా అవునులేండి కొద్దిగా చూడండి ఎందుకంటే బాగా ఎయిట్ థౌసండ్ బాగా ఎక్కువ కదా అందుకంటున్నా అవునండి ఆ సరే సరే లేండి పోని అయితే రే అంటే నాకు ఎల్లుండికి కావాలి ఆ ఎల్లుండి పొ ఆ అ ఓకే సార్ అవన్నీ వాట్సప్ చేస్తాము అందులో మధ్యలో దారిలో అన్నీ ప్లేసుల్ని కొద్దిగా చూపించండి

ఆహా ఓకే ఓకే చూస్తాను లేండి ఓకే ఓకే